ఎక్కువ రుచి రావటానికి ఎటువంటి రహస్యపదార్థాలు అనేవి లేవండీ నా దగ్గర నేను అంటే నేను ఇంటికి దూరంగా ఉంటున్నాను కాబట్టి నేను ఎక్కువ ప్యాకింగ్ చేసిన మసాలాలే వాడుతూ ఉంటాను చెప్పాలంటే ఎక్కువగా సాంబార్కైతే ఎమ్టీఆర్ సాంబార్ పొడి వాడతాం లేకపోతే చికెన్ మటన్ మసాలాలు అయితే గనుక ఆచీ మసాలాలు వాడతాము మనకి ఇంకా చెప్పాలంటే ఎవరెస్ట్ నుంచి కూడా ఉంటాయి మసాలాలు ఇలాంటి ప్యాకింగ్ మసాలాలు కొంచెం మనకి నమ్మకం కలిగిన బ్రాండ్ నుంచి తీసుకుంటే గనుక మనం ఎటువంటి బాధపడకు అంటే అవి తక్కువ క్వాలిటీ ద్వారా వస్తాయేమో అలాంటి భయమేం లేకుండా మంచిగా ఉండొచ్చు రుచి పెరగడానికి ఇలాంటి మసాలాలు అంటే సాంబార్లో అయితే సాంబార్ పౌడరేసి దానికి తగినంత చింతపండు అలాగే ఉప్పు ఇలాంటి వేస్తూ మనం దగ్గరుండి కలుపుకుంటా ఉంటే గనక రుచి అనేది ఆటోమేటిక్గా వస్తుంది అంతేగానీ కలపకుండా మనం ఒకేసారి అన్నీ వేసేసి గ్యాస్ మీద అలా మూత పెట్టేసి ఉంటే గనక టేస్ట్ అనేది అంతగా అనిపించదు మనం కూరని చేస్తున్నంత సేపు కూడా ఆస్వాదిస్తూ అక్కడే ఉండాలి అక్కడే ఉంటూ దాన్ని మన చేతులతో చేయడంతో రుచి అనేది ఇంకా పెరుగుతుందని నా అభిప్రాయం ఇలాంటివి అదే గనుక మనం ఇంటి దగ్గర ఉంటే గనుక మన ఇంట్లో పెద్దలంటే నానమ్మగానీ లేకపోతే అమ్మగానీ వీళ్ళు ఏం చేస్తారంటే గనుక నూరుకునే నూరుతరు మసాలాలన్నీ తెచ్చి అంటే ధనియాలు గానీ గసగసాలు గానీ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్టులు గానీ ఇలాంటివన్నీ వారు ఇంటిదగ్గర నూరి అప్పడికప్పుడు చేసిన ఫ్రెష్గా నూరి మరీ వేస్తారు కాబట్టి అది ఇంకా టేస్ట్గా ఉంటది మనం చెప్పాలంటే చాపల కూరలో కట్టా వేయాలంటే అప్పటికప్పుడు నూరుకున్న మసాలాలు అయితే ఇంకా చాలా బాగా టేస్ట్ ఉంటుంది అని నేను తెలుసుకున్నాను ఇంటి దగ్గరున్నప్పుడు వాళ్ళు మనం ఇంటి దగ్గరలేం కాబట్టి మనం తగిన పదార్థాలు గట్టా అని కొన్ని కిరణా షాప్లో నుంచి తెచ్చుకుని వాటిలి ద్వారా వేసుకొని మనం నచ్చినట్టుగా వండుకుంటే గనుక రుచికరంగా వస్తుందని నా అభిప్రాయం